ప్రాంతానికి తగిన ప్రదేశం ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించండి వాణిజ్య మార్గాలు బస్స్టాండ్లు లేదా ట్రాఫిక్ సెంటర్లు ఇలాంటి ప్రదేశాలకు అనుకూలంగా ఉంటాయి రెండవది నిర్మాణ అనుమతులు రెస్టారెంట్ నిర్మాణానికి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందండి సక్రమమైన పన్ను చెల్లింపులు లైసెన్సులను పొందడం ఖచ్చితంగా పాటించాలి మూడవది మరుగు నీటి మరియు పర్యావరణ నిర్వాహణ గణనియ్యమైన నీటి వనరుల అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించండి పర్యావరణానికి హాని కలిగించకుండా మరుగు నీటిని శుద్ధి చేయడం ఎలా చెయ్యవచ్చో ప్లాన్ చెయ్యండి వ్యాపార ఆర్థిక నిర్వాహణ రెస్టారెంట్ నడిపే ఖర్చుల అంచనాలు రూపొందించండి మీరు చేసే పెట్టుబడి తిరిగి పొందేలా వ్యాపార ప్రాణాళిక రూపొందించండి భద్రత మరియు అగ్ని ప్రమాద నిర్వాహణ కస్టమర్లకు భద్రతనిచ్చే విధంగా ఏర్పాట్లు చెయ్యండి అగ్ని ప్రమాదాల నిర్వాహణ కోసం అవసరమైన పరికార పరికరాలు ఏర్పాట్లు చెయ్యండి మీ ప్రణాళికను సమగ్రంగా పరిశీలించి అధికారులతో సంప్రదించండి రెస్టారెంట్ కొరకు ఒక సీట్కి డెబ్భై లీటర్ల మంచినీరు అవసరం అనే నివేదిక ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి రోజుకి ఇరవై వేల లీటర్ల నీరు ఒక రెస్టారెంట్ వాణిజ్య నగరాలలో నడపడానికి అవసరం అని తెలుసుకోవచ్చు